నేను ఈ మధ్య కొత్తగా టీవీ కొన్నాను అది ఎల్జీ టీవీ కొన్నాను దీనికి మూడు సంవత్సరాల వారంటీ కూడా ఇచ్చారు అదేవిధంగా ఒక సంవత్సరం రిప్లేస్మెంట్ కూడా ఇచ్చారు నేను దీనికి ఫిఫ్టీ ఫైవ్ ఇంచ్ టీవీ కొన్నాను అయితే దీన్ని పర్ఫామెన్స్ అనేది చాలా బాగుంది దీనికి స్టెబిలైజర్ కూడా అవసరం లేకుండా ఓల్టేజ్ అనేది కరెంటు హై అండ్ లో వచ్చినపుడు కూడా అడ్జెసిబుల్గా ఇందులో చిన్న ట్రాన్సఫార్మబుల్గా ఉంది అదేవిధముగా ఇది స్క్రీన్ కూడా చాలా పెద్దగా వచ్చింది అ ఇది చాలా స్లిమ్గా ఉంది దీన్ని కి ఎక్కువగా ఇంటర్నెట్ కూడా కనెక్షన్ ఉంది అదేవిధంగా యూట్యూబ్ హాట్స్టార్ వంటివి అన్నీ కూడా ఇందులో అవుతాయి